యోగా అనుసరించడం ద్వారా మనసు ప్రశాంతత మరియు శారీరక బలం పొందగలగడం నాకు ప్రేరణ కలిగించింది మేము సూచించగల కొన్ని ఆసనములు త్రికోణ ఆసనము ఇది శరీరాన్ని వంగే గుణాన్ని పెంచుతుంది బుజంగాసనము ఇది వెన్నుపూస బలపడుతుంది వృక్షాసనము ఇది శరీర సమతుల్యతకు ఉపయోగకరంగా ఉంటుంది పశ్చిమోత్తాసనము ఇది వెనుక భాగం కండరాల వచనంగా మారుతుంది